మా ప్రాంతంలో ఏ ఆసుపత్రి లేదు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం కూడా అందుబాటులో లేదు అవి సులభంగా కూడా అందుబాటులో లేదు ఒ ఉన్న ఒకటి ఒక ఆరోగ్య కేంద్రం సచివాలయ ఆరోగ్య కేంద్రం అందులో కూడా డాక్టర్స్ సమయానికి అందుబాటులో ఉండరు అన్నీ సదుపాయాలు అక్కడ లేవు ఓన్లీ ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చే వారు మాత్రమే ఉంటారు మా సమీపంలో ఏ ఆరోగ్య కేంద్రము లేదు